పిల్లల భవిష్యత్తులో బాధ్యత వితమైన పౌరులుగా ఎదగడానికి వార్తల్లో ఆసక్తిని పెంచడానికి మనం ఏ చర్యలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అండి పిల్లలు పెంచ భవిష్యత్తులో బాధ్యతమైన పౌరులుగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళలో మనము డిసిప్లేన్ అనేది చాలా పెంచాలి అండి ఫస్ట్ నుంచి ఆ డిసిప్లేన్ పెంచితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ బిహేవియర్లో మంచి అలవాట్లు అనేది లైక్ అలవాటు అవుతుంది అలా ఎలా అంటే ఫస్ట్ మార్నింగ్ వాళ్ళకు లేపడం మీన్ టు సే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు ఒక సిక్స్ సిక్స్కి అలా సెవెన్కి అలా లేపి వాళ్ళకు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళని చేయించుకోని సో వాళ్ళనే వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళతోనే చేయించటం వల్ల ప్లస్ చేయడంలో ఎలా చేయాలని మనం ముందుగా నుంచే మనము ఒక పద్ధతి ప్రకారం పెంచితే పిల్లలు భవిష్యత్తులో పౌరులుగా ఎదుగుతారు అండి అండ్ సమాజం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి ప్లస్ మన రాష్ట్రం తర్వాత మన స్టేట్ ఇండియా పట్ల మనం ఎలా రెస్పెక్ట్గా ఉండాలి అండ్ స్టడీస్లో ఎలా చదవాలి అంటే బట్టీ కొట్టి కాకుండా వాళ్ళకు తెలివైన పద్ధతిలో ఐ మీన్ మనము నేర్పించాలి అండ్ పెద్దల పట్ల గౌరవంగా ఉండడం నేర్పించాలి అలాగే వాళ్ళకు సాటి విద్యార్థులతో ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా మెదులుకోవాలి వాళ్ళని ఎలా వాళ్ళతో ఎలా బిహేవ్ చెయ్యాలి వారితో ఎలా మాట్లాడాలి అని మనం కూడా చెపితే ఫ్యూచల్గా భవిష్యత్తులో వాళ్ళు పద్ధతిగా ఉంటారు ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడున్న అంటే ప్రజెంట్ సిచువేషన్లో టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది సో టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళను అభివృద్ది చెందితే ఐ మీన్ నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో మనం పెంచాల్సింది మెయిన్ ఏంటంటే సిచువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి మనకు బాధ వచ్చినప్పుడు అందరితో పంచుకోవాలి అని ఇలాంటివి మనము నేర్పిస్తే ఫ్యూచర్లో మంచి మంచి పౌరులుగా ఉంటారు మెయిన్గా ఏందంటే పెద్దల పట్ల గౌరవాన్ని పెంచితే ఆటోమేటిక్గా భవిష్యత్తులో వాళ్ళు మంచి మంచిగా ఎదుగుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కూడా నాణ్యతమైన ఆహారాన్ని అందించడం వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది దీని వల్ల ఏంటంటే వాళ్ళు చదువులో కానీ ఆటల్లో కానీ లేకపోతే ఇంకా ఏ యాక్టివిటీస్లో అయినా కాలా చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా అభివృద్ధి చెందుతారు